కాకినాడ జిల్లాలోని అనేక ప్రసిద్ధమైన స్థానిక కథలు గాధలు ఉన్నాయి ఈ కథలు గాధలు ఈ జిల్లా యొక్క చరిత్ర సాంస్కృతిక సాంప్రదాయాల గురించి చాలా విషయాల్ను తెలియజేశాయి కాకినాడ జిల్లాలో ప్రసిద్ధమైన స్థానిక కథల్లో ఒకటి హనుమాన్ విహారి కథ ఈ కథ ప్రకారం హనుమంతుడు రాముని కలవడానికి అరేబియన్ సముద్రం మీదగా ఈ ప్రాంతానికి వచ్చాడు అతను ఒక రాయిపై కూర్చొని రాముని కోసం ఎదురుచూస్తున్నప్పుడు అతని కాళ్ళ నుండి ఒక ముద్దరాయి కింద పడిపోయింది ఆ ముద్దరాయి మీద హనుమంతుడి కాళ్ళముద్రలు ఏర్పడ్డాయి ఈ ముద్రలు ఇప్పటికీ హనుమాన్ విహారి దేవాలయంలో చూడవచ్చు కాకినాడ జిల్లాకు చెందిన ఒక ఇతర ప్రసిద్ధ స్థానిక కథ రక్షిత్ రాజ్కుమార్ కథ ఈ కథ ప్రకారం రక్షిత్ రాజ్కుమార్ ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక పెద్ద రైతుగా ఉండేవాడు అతను చాలా కష్టపడి పనిచేసి తన జీవితాన్ని మెరుగుపరుచుకున్నాడు అతడు ఒక ముఖ్యమైన సినిమా నటిగా మారిన తరువాత అతను ఒక జిల్లాకు చేరి వచ్చి అక్కడే అనేక సేవా కార్యక్రమాలను ప్రారంభించాడు కాకినాడ జిల్లాలో కొన్ని రహస్య ప్రదేశాలు కూడా ఉన్నాయి ఈ ప్రదేశాల గురించి అనేక కథలు గాధలు ఉన్నాయి కోటగుహలు కోటగుహలు ఒక చిన్ని గుహల సమూహం ఈ గుహల ఒకప్పుడు ఒక గుహ ఆశ్రమంగా ఉండేవని చెబుతారు ఈ గుహల గురించి కూడా అనేక రహస్యాలు ఉన్నాయి అంబాపూర్ బీచ్ అంబాపూర్ బీచ్ ఒక అందమైన బీచ్ ఈ బీచ్ గురించి కూడా అనేక రహస్యాలు ఉన్నాయి కొందరు ప్రజలు ఈ బీచ్ లో యువతులు మరియు పిల్లలు కనిపించే గురించే కథలు చెప్తారు ఈ కథలు గాధలు మరి రహస్యమైన ప్రదేశాలు కాకినాడ జిల్లా యొక్క చరిత్రను తెలియజేస్తాయి